నేడు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది అందులో భాగంగా ఏఐ కూడా ఒకటి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్స్ అంటే రోబో రోబోటిక్స్ అంటే ఏంటంటే మనుషులలాగా అవి కూడా అన్ని పనులు చేస్తాయి కానీ అవి యంత్రాలు ఎంత మనుషులు చేయలేని పనులైనా కూడా యంత్రాలు చేస్తాయి కానీ వాటి వల్ల లాభాలు ఎంత అయితే ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయి వాటి వల్ల లాభాలు ఏంటంటే మనుషులకి పనులు సులభంగా అవుతున్నాయి మనుషులు ఆరోగ్యం చెడిపోతుంది నష్టం కలుగుతుంది మనుషులకి పనులు సులువుగా అయిపోతున్నాయి మరియు ఏది చేయాలి అనుకున్న అవి మనకి చేస్తున్నాయి వంట చేస్తున్నాయి ఇంకా చాలా పనులలో అవి ఉపయోగపడుతున్నాయి ఆ యంత్రాలు కొంతవరకు ఉపయోగపడుతున్నాయి కానీ చాలా శాతం నష్టాన్ని కలిగిస్తున్నాయి ఎందుకంటే వ్యక్తిగత తత్వాన్ని కోల్పోయేలాగా చేస్తాయి సమాజంలో గౌరవం లేకుండా చేస్తాయి ఎందుకంటే ఈ ఏఐ కారణంగా అన్నీ పనులు ఆ యంత్రాలు చేయడం కారణంగా మనుషులు బద్దకంగా తయారవుతున్నారు వారి పని వారు చేసుకోలేకపోతున్నారు ఆఖరికి మంచినీళ్ళు కూడా ఆ యంత్రం తెచ్చి ఇచ్చే అంత సదుపాయంలోకి వచ్చింది ఇది ఒక విధంగా అభివృద్ధి చెందడం మంచిదే కానీ మను మనుషులకు చాలా పెద్ద అభివృద్ధి కానీ మనుషులకి ఇది ఒక నిరాశగా చెందుతుంది